చెప్పండి అవునండి ఓకే అండి ఉన్నాయండి తక్ ఉన్నాయండి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే ఫ్లైఓవర్కళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నారండి కొత్తగా అటు అయితే ఎక్కువగా ఉందండి రేటు ఎనిమిది లక్షలు ఉంది మీకు ఎటుపక్క కావాలి టీచర్స్ కాలనీ అయితే అటు వైపు అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి అటు డెవలప్ అవుతుంది సూర్య లంకలో అయితే ఎక్కువ రేట్లు ఉన్నాయి అటు వైపు బీచ్ల వైపు మీకు ఎటు వైపు కావాలని చెప్పండి దాన్ని దాన్ని బట్టి మనం మాట్లాడుదాం డెవలప్ అవుతదండి ఎందుకంటే అది జిల్లా అయ్యింది కదా బాపట్ల ముందు ముందు బాగుంటుంది అండి అక్కడ మంచి రేటు పలుకుతుంది

తప్పకుండ అండి మీరు రండి మీరు వచ్చినప్పుడు మీకు అన్నీ విషయాలు చెప్పి మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ఇప్పిస్తానండి రేట్లు అయితే మాత్రం రేట్లు అయితే మాత్రం ఇలా ఉన్నాయండి టీచర్స్ కాలనీ వైపు కొంచెం తక్కువగా ఉన్నాయి ఎంత ఎంతలో కావాలండి మీకు ఇల్లు కట్టిన ఇల్లు కావాలి అంటారా ప్లేస్ కావాలి అంటారా మీకు కట్టినవి కూడా ఉన్నాయి ప్లేసే కావాలి మీరు కట్టుకుంటారు ఎన్ని సెంట్లు కావాలి మేడమ్ మీకు సరే అండి చూపిస్తాము మీకు రండి మేడమ్ మీకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూపిస్తాను ఏరియాలో చూపిస్తాను ఇక్కడ అయితే ఇంత ఉన్నాయి అటు అయితే ఇంక కొంచెం తక్కువ ఉంది ఇటు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నారు కొత్తగా ఫ్లైఓవర్కెళ్ళి అటు అయితే ఎనిమిది లక్షలకు మించి పది లక్షలు వరకు ఉంది మేడమ్ థ్యాంక్స్ మేడమ్ రండి తప్పకుండా